హలో చెప్పండి స్కూల్ మేము పని ఉండి బయటికి వెళ్ళామండి ఆపేశాము పిల్లల్ని బయట పంపిస్తాము ఊరు వెళ్ళాము కదా ఊరు నుంచి వచ్చిన తర్వాత

అవును లేండి పంపిస్తాము బయట బయటకి వెళ్ళాము పని ఉండి బయట ఊర్లో ఉన్నాము మేము పంపిస్తాము తప్పక ఊరు నుంచి వచ్చిన తర్వాత పంపిస్తాము ఒక రెండు మూడు రోజుల్లో వచ్చేస్తాము

అదే పంపిస్తామండి అదే ఊరు వెళ్ళాము మేము ఊరు నుంచి రాగానే రెండు మూడు రోజుల్లో వచ్చేస్తాము రెండు మూడు రోజుల్లో పంపిస్తాము తప్పకుండ పంపిస్తాము సరే పంపిస్తాము పంపిస్తాము అదే మ్యాథ్స్లో తక్కువ వస్తున్నాయి అన్నారు కదా మరి బాగా చెప్పండి మరి ఎలా కొద్దిగ కేర్ తీసుకొని చెప్పండి స్టడీ అవర్స్ అవి స్టడీ అవర్స్ అవి పెట్టండి స్టడీ అవర్స్ పెట్టండి ఎట్లో గట్ల పంపిస్తాము లేండి ఊరు నుంచి రాగానే